ఆపే అన్ని మా తల్లిదండ్రులు చెప్పడంతో వాళ్లతో మాట్లాడి చదువుకుంటే ఉపయోగం ఉందని ఎలాగైనా చదవాలి అని నా సొంతంగా నేనే నిర్ణయం చేసుకున్న ఎలాగా అయినా బ్రతికేయొచ్చు ఆలోచన విధానం మారుతుందని ఎన్నో విధాలుగా వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి సొంతంగా నిర్ణయం తీసుకున్న అలా ముఖ్యమైన విషయంలో నిర్ణయం నాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది మా అక్క నాకు చదువు విషయంలో ఎంతో సహాయం చేసింది మరియు సలహా కూడా ఇచ్చేది ఏ సమస్యలు ఉన్నా తీర్చేది చదువు విషయంలో చదువుని మనం దేశం కుటుంబం బాగుపడుతుంది అని చెప్పేది అంతేకాకుండా ఈ కాలంలో ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి అని చెప్పేది అర్థమయ్యేలా ప్రేరేపించేది నిర్ణయం అనేది మనిషి యొక్క విలువను గొప్పతనాన్ని తెలియజేస్తాయి మనం ఏ నిర్ణయం తీసుకున్న దానికి అర్థం పరమార్ధం అనేది ఉండాలి నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి ఒక పది సార్లు అయినా అర్థమయ్యేది ఎందుకంటే మన నిర్ణయం వల్ల ఎవరు బాధపడకూడదు ఎవరికీ ఏ హాని జరగదు కదా అని సలహా తీసుకోవడం అనేది మనం తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అని తెలుసుకోవడానికి తప్ప కాదా అని సలహా తప్పక తీసుకోవాలి నేను ఎదుర్కొనే సందర్భం నిర్ణయం ఎలాంటిది అనేది తల్లితండ్రులను బాధ పెట్టకుండా ఉండాలి అని తెలియజేసింది నిర్ణయం వచ్చిన నచ్చిన నచ్చకున్నా ఆనందించేలా గౌరవించేలా అనిపించాలి మనం తీసుకున్న నిర్ణయం వల్ల ఆనందాన్ని గొప్పతనాన్ని ఇవ్వాలి అని అప్పుడు తెలుసుకొని గర్వపడ్డ ఆ సమయంలో సలహా ఇచ్చింది మా అక్క నిర్ణయం వెనుక బలమైన కారణం ఉండాలి అని అర్థమయింది